హలో మేడం హ్యాండ్లూమ్సా ఓకే మేడం మేడం మాకు ఓణీ ఫంక్షన్ ఉంది దానికి బుట్టలు కావాలి ఒక ఫైవ్ హండ్రెడ్ బుట్టలు దాకా కావాలి మేడం కస్టమైర్స్ చేయగలుగుతారా టూ పాయింట్ ఫైవ్ సైజు ఇంకో వారం ఉందండి టైము ఆ బుట్టలు జాకెట్ ముక్క తాంబులాలు వేసే విధంగా తయారు చేయాలి టూ పాయింట్ ఫైవ్ అండి టూ పాయింట్ ఫైవ్ పైన తాంబూలము పసుపు కుంకుము అవన్నీ పట్టేటట్టు వన్ వీక్ ఉంది మీరు అయిన తర్వాత చెప్పండి ఫంక్షన్ వచ్చేసరికి యాక్చువల్ వచ్చేసి గురువారం అనమాట గురువారం మీరు అలా కాల్ చేస్తే గురువారం వచ్చి నేను తీసుకుని వెళ్తాం మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తా గురువారం అవునండి ఫంక్షనా శుక్రవారం మేడం శుక్రవారం మార్నింగ్ తొమ్మిదింటికి ఓకే మేడమ్ ఎంత పడుతుంది ఓకే మేడం ఓ ఓకే మేడమ్ దీనికి ఏమన్నా పే చేయాల్సింది ఏమన్నా ఉందా డైరెక్ట్ పే చేసి బుట్టలు తీసుకోవటమేనా అడ్వాన్స్ కానీ ఏమన్నా ఓకే మేడం ఐదు వేలు ఓకే కొంచెం బుట్టలు నీట్గా చేయండి అలానే పైన పాప పేరు పెట్టండి పాప పేరు వచ్చేసరికి లక్ష్మీప్రియ బుట్ట పైన పాప పేరు పెట్టండి ప్రతి బుట్టపైన ఆ ఓకే ఏంటండి ఓకే మేడం థ్యాంక్యూ